వివాహం అనేది మా సంస్కృతిలో అత్యంత విశిష్టమైన సంస్కారం అంటే మా సైడ్ మొత్తం తెలుగు సైడ్ తెలుగు సైడ్ కాబట్టి మాది చాలా తెలుగు సంస్కారంలో చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది అన్నమాట మామూలుగా వివాహానికి ముందు కొన్ని కార్యక్రమాలు అనేవి మా సంస్కృతిలో జరుగుతాయి అవి పెళ్ళిచూపులు నిశ్చితార్థం పండు ముహూర్తం ఇలా కొన్ని కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అన్నమాట దీంట్లో వివాహానికి ముందు పెళ్ళి చూపులు అంటే వధువు వరుడు కుటుంబాలు బంధుమిత్రులు అందరూ వచ్చి ఒక గుడి దగ్గర కానీ లేదా కళ్యాణ వేదిక దగ్గర కానీ కూర్చుని మాట్లాడుకుని పెళ్ళి గురించి పెళ్ళి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటారు అన్నమాట తరువాత నిశ్చితార్థం అనేది ఉంటుంది నిశ్చితార్థ కార్యక్రమంలో కుటుంబాలు అంటే వధువు కుటుంబం వరుడు కుటుంబం ఈ రెండు కుటుంబాల మధ్య కొన్ని అంగీకార ఒప్పందాలు జరుగుతాయి అన్నమాట అంటే పెళ్ళి కుమార్తె గురించి పెళ్ళి కుమారుడు గురించి ఉంగరాల మార్పిడి దండలు మార్పిడి అలా జరుగుతాయి అన్నమాట పండు ముహూర్తం ఇది మా సైడు హల్దీ ఫంక్షన్ అని కూడా అంటారు వివాహానికి ముందు వధూవరులను పసుపుతో అలంకరించి పసుపు స్నానం చేయిస్తారు అన్నమాట ఇది కూడా మా తెలుగు సంస్కృతిలో ఒక భాగం తరవాత వివాహ వేడుకల్లో చాలా కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి అవి పెళ్ళైన వధూవరులు కొత్తగా గుడికి కానీ లేదా దూర ప్రదేశాలకు కానీ ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం అనేవి ఇప్పుడు దైవ భక్తి కలిగిన వధూవరులు అయితే దేవాలయాలకు కావచ్చు కాశీ యాత్ర కావచ్చు అలాంటివి కొన్ని ప్రదేశాలని సందర్శించడానికి వెళ్తారు కొందరు సంప్రదాయాల్లో వరుడు పెళ్ళికి ముందు ఒకలాగ ఉంటాడు పెళ్ళయిన తర్వాత వధువు వరుడు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలా ఉంటుంది తర్వాత కంకణ ధారణ అనేది ఒక ప్రత్యేకమైన సంస్కృతి అన్నమాట వరుడు వధువు చేతికి ఒక పవిత్రంగా భావించే ఒక పసుపు కొమ్మును ఇలా చేతికి కడతారు తర్వాత మంగళ స్నానం అనేది ఒక భాగమే వివాహం ముందు పవిత్రంగా స్నానం చేయించడం అన్నమాట వధువుకి కావచ్చు వరుడుకి కావచ్చు ఇలా చేయించడం అనేది ఒక కార్యక్రమం ఇంకొకటి కన్యాదానం అనే విషయం ఇప్పుడు పెళ్ళి కుమారుడు యొక్క తండ్రి తన కుమార్తెను వరుడికి అప్పగించడం అన్నమాట సో అలా ఇవి అన్నీ మా వివాహ సంస్కృతిలో ఒక భాగాలే కొన్ని కార్యక్రమాలు అనేవి ఇలా జరుగుతాయి తర్వాత వివాహమంతా ముగిసిన తర్వాత ఇంకా కొన్ని ఆచారాలు ఉంటాయి అవి ఏమనగా గృహప్రవేశం గృహప్రవేశం అంటే కొత్త కోడలు అంటే నూతన వధువు ఎవరు అయితే ఉంటుందో ఆవిడ వరుడి ఇంట్లోకి అనగా పెళ్ళి కొడుకు ఇంట్లోకి అడుగు పెట్టడం అనేదాన్ని కూడా గృహప్రవేశం అని కూడా అనవచ్చు తర్వాత ఆపర పంచం అంటే ఇప్పుడు రిసెప్షన్ అంటారు మామూలుగా చాలామంది వివాహం అయిన తర్వాత స్నేహితులు బంధువులు కుటుంబస్తులు అందరూ కలిసి మంచిగా ఒక దగ్గర కూర్చొని భోజనాలు ఏర్పాట్లు చేసుకుని విందు చేయడం అనేవి జరుగుతుంది తర్వాత నూతన దంపతులు ఎవరు అయితే ఉంటారో వాళ్ళు తమకి కేటాయించిన లేక అత్తవారి ఇల్లు కావచ్చు ఆ ఇంటికి వెళ్ళి ఇంకా వివాహం అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకోవడానికి కావచ్చు ఇంకా బంధుమిత్రులు వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని ఇలా జరుగుతుంది అన్నమాట